నమస్తే లైక్ మీకు ఫస్ట్ చెప్పేదేంటంటే లైక్ మీకు ఇప్పుడు డైజెషన్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే మీకు ఏదో ఒక ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్స్ వల్లే కదా సో మీకు ఆ ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్స్ వల్లే కాబట్టి మీరు ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలో మీకు ఐడియా ఉండాలి అలా మీకు ఐడియా లేదు అంటే అలా అయినా నేను చెప్తాను కాకపోతే దానికి మీకు సప్లిమెంట్స్ తీసుకోవాలి మీరు ఎక్సర్సైజ్ చేయాలి మీరు సరైన ఫుడ్డు తీసుకోవాలి డైలీ లైఫ్స్టైల్ చేంజ్ చేసుకోవాలి

అది అది మీ మీద డిపెండ్ అయింటుంది అది ప్రస్తుతానికైతే మీరు తీసుకునే సప్లిమెంట్స్ అంతా పౌడర్ ద్వారానే వస్తుంది అది తీసుకున్నాక నో సైడ్ ఎఫెక్ట్స్ మా సైడ్ నుండి నో సైడ్ ఎఫెక్ట్స్ అది కంపెనీ యొక్క రూల్ అండ్ అది కంపెని యొక్క పాలిసీ జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మా కంపెనీలో చూడండి డయాబెటీస్ అనేది మనం నిరోధించలేని వ్యాధి దాన్ని ఎలా అంటే మనకి దాన్ని కంట్రోల్లో పెట్టచ్చు మనం న్యూట్రిషన్ తీసుకుని ఆ సప్లిమెంట్స్ అనేటివి తీసుకుని సరైన విటమిన్స్ కానీ పోషకాలు కానీ బాడీకి ఇచ్చి షుగర్ అనేది కంట్రోల్లో పెట్టచ్చు మనం షుగర్ని మనం క్యూర్ చేయలేం కదా అలా మేము చెప్పలేము మేడం ఎలా అంటే మీరు ఇక్కడికి వచ్చి మీరు చూసుకోవాలి కదా మేమన్నీ మీ బాడీ రీడింగ్స్ ఏంటి మీ హెల్త్ సిస్టమ్ మీకెలా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు మీకు నేను ఇవాళ మీకు ఒకటి ఇచ్చాను అది మీకు హెల్త్కి పడకపోతే అది మళ్ళా నాకే కదా ప్రాబ్లమ్ కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి అన్ని చూసుకుని తీసుకెళ్ళాలి అవునండి అన్నీ కవర్ అయిపోతాయి కానీ దానికి కాస్త టైమ్ పడుతుంది ఏదైనా కొంత టైం తీసుకోవాలి కదా మేడం మీరు నార్మల్గా ఇప్పుడే ఇవాళే తీసుకుని రేపు కంప్లీట్ కావాలి అంటే కాదు కదా మనది మనది అలోపతి మెడిసిన్ కాదు తీసుకునేది మన బాడీలో ఉండే డెఫిషియన్సీ న్యూట్రియంట్స్ అంతే అవునండి ఒక మినిమం మీకు చిన్న చిన్నగా తేడాలు స్టార్ట్ కావాలి అంటే మినిమం ఒక నెల రోజులకి పైన పడుతుంది ఓకే అండి థ్యాంక్ యూ